అవును అడగవచ్చును స్విగ్గి జోమాటోలో అయితే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనకి బెస్ట్ సెల్లర్స్ అని ఉంటాయి ఏ రెస్టారెంట్లో అయినా కానీ ఆ బెస్ట్ సెల్లర్స్ మనం ట్రై చేయచ్చు లేకుంటే బెస్ట్ ఆఫర్సు లేకుంటే ఎంతమంది ట్రై చేశారు ఆ ఫుడ్ని అలా కూడా తెలుసుకోవచ్చు మనం ఒకవేళ ఆ వంటకం పేరు కూడా మనం తెలుసుకొని మనం అడగవచ్చు ఇది దొరుకుతుందా మీ దగ్గర ప్రత్యేకంగా ఉందా అని మనం యాప్లో వంటకం పేరుతో ఆయన కానీ లేకుంటే రెస్టారెంట్ పేరుతో అయినా కానీ సెర్చ్ చేసి దాంట్లో ప్రత్యేకమైనది తెలుసుకోవచ్చు మనకి ఇదే ఫెసిలిటీ ఎక్కువ ఉంది దీనివల్లనే మనం మల్టిపుల్ రెస్టారెంట్స్లో ఆ వంటకం ప్రత్యేకమైందో లేదో చూసుకోవచ్చు అండ్ దాని ద్వారా మనం నిర్ధారించుకోవడానికి కింద రివ్యూస్ కూడా ఉంటాయి అది బాగుందా లేదా అనడానికి చాలామంది జనాలు రివ్యూస్ పెట్టి ఆ వంటకం ఎలా ఉంది దాన్ని తినచ్చా లేదా అని చాలామంది మనకు సిఫార్సు చేస్తారు దానివల్ల మనం ట్రై చేయచ్చు దాన్ని చూసి రివ్యూస్ని చూసి అదే ఒక రెస్టారెంట్కి వెళ్ళి నేరుగా అడిగితే అతను చెప్పకపోవచ్చు అది ఎందుకంటే ఏ రెస్టారెంట్లో అయినా కానీ ఏ వంటకమైన కానీ బాగుందని చెప్తారు ఈ వంటకం బాగలేదు తినకండి అని ఏ రెస్టారెంట్ ఓనర్ చెప్పరు మనకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు అండ్ మనకు కూపన్స్ ద్వారా బెస్ట్ సెల్లర్స్ని తక్కువ డబ్బులతో కొనుక్కోవడానికి కూడా ఫెసిలిటీస్ కూడా ఉంటుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్నే నేను ఎక్కువ ప్రిఫర్ కూడా చేస్తాను